అవునండి చెప్పండి ఏం కావాలి చేస్తాం అండి ప్రొవిజన్సు ఏమేమి కావాలండి మీకు చెప్తారా ఆర్డర్ తీసుకుంటాము చెప్పండి ఓకే ఎంత అండి తర్వాత టీ పొడి టీ పొడి ఎంత అండి ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే

తర్వాత ఓకే అండి ఓకే అండి మా దగ్గర వన్ కేజీ మిరప్పొడి కొంటే యాభై గ్రాములు ఫ్రీ అండి పసుపు పొడి తీసుకుంటారా ఓకే అండి ఇంకా ఇంకేం కావాలి ఓకే అండి ఓకే అండి అది కోల్గేట్ హండ్రెడ్ గ్రామ్స్ పేస్ట్ కొంటే ఒక బ్రష్ ఫ్రీ అండి అది ఇచ్చేదా ఓకే ఇంకా అవునండి స్క్రబ్బర్ ఇంకా స్టీల్దా అండి ఓకే అండి ఇంకా మొత్తం కలిపి ఒక పదివేలు అవుతుందండి ఉంటుందండి ఒక్కొక్క ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రేటు ఉంటుందండి ఒక టెన్ పర్సెంట్ ఇస్తాం లేండి డిస్కౌంట్ ఇంత ఆర్డర్ ఇచ్చారు కదా రెగ్యులర్గా మా షాప్ కు వస్తు ఉండండి డోర్ ఖచ్చితంగా ఇస్తామండి డోర్ డెలివరీ కానీ చేస్తాము ఫ్రీ అండి ఓకే అండి మీరు లొకేషన్ షేర్ చేయండి మేము వస్తాం అమౌంట్ అండి అమౌంట్ ఎలా పే చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ అండి